మేము ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు మునుపటి కంటే ఇప్పుడు చెత్త అనేది శుభ్రంగా కాకుండా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇక్కడ మాకు ఎక్కువగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళ సంఖ్య పెరగడం పర్యాటకుల సంఖ్య పెరగడం మాలాంటి వాళ్ళు ఎక్కువగా హైక్ కోసం రావడం వలన ఇక్కడ వా వాడి పడేసిన చెత్త ఎక్కువగా ఉంది ఎక్కువగా డెస్ట్ అనేది ఉంది మనం దీని పరిశుభ్రంగా ఉంచాలంటే మనం ఇక్కడ డస్ట్ బిన్ కానీ లేదా మనం తెచ్చిన చే బా వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ వాటి ప్యాకెట్స్ని తిరిగి మనమే కిందకు పట్టుకు వెళ్ళిపోయి కింద డస్ట్బిన్లో కానీ డంప్యార్డ్లో కానీ పారేయడం మంచిది ఈ విధంగా మనం మన పర్యాటక ప్రదేశాలను అపరిశుభ్రంగా ఉంచకుండా శుభ్రంగా మనం చేసుకోవాలి ఇది మనం అందరికి తెలిసేలాగా ఒక బోర్డు అనేది పెట్టి చేయాలనీ అనుకుంటున్నాను